ఏలూరు జిల్లాలో రోడ్డు రైలు విమాన మార్గాల ద్వారా ప్రయాణం సాధ్యమవుతుంది ఏలూరు జిల్లాలో రోడ్డు మార్గాలు బాగా అభివృద్ధి చెందాయి జిల్లాలోని ముఖ్యమైన నగరాలు మరియు గ్రామాలను కలుపుతూ అనేక జాతీయ రహదారులు మరియు రాష్ట్ర రహదారులు ఉన్నాయి జిల్లాలోని ప్రధాన రోడ్డు మార్గాలు ఏంటంటే ఏలూరు కోటప్పగోడ హైదరాబాద్ అలాగే ఏలూరు బెంగళూరు అలాగే ఏలూరు నుంచి కృష్ణపట్నం అలాగే ఏలూరు నుంచి వైజాగ్ అలాగే ఏలూరు రేపల్లె ఏలూరు జిల్లాలో ప్రజలకు రోడ్డు ప్రయాణం సామాన్యంగా అందుబాటులో ఉంది జిల్లాలోని ప్రధాన నగరాలు మరియు గ్రామాలను కలుపుతూ అనేక ప్రభుత్వ రవాణా బస్సులు నడుస్తున్నాయి అలాగే ప్రైవేటు బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి ఏలూరు జిల్లాలో రైలు మార్గాలు కూడా బాగా అభివృద్ధి చెంది ఉన్నాయి జిల్లాలోని ప్రధాన రైలు మార్గాలు మరియు గ్రామాలను కలుపుతూ అనేక మార్గాలు ఉన్నాయి జిల్లాలోని ప్రధాన రైలు మార్గాలు ఏంటంటే గుంటూరు కోటప్పగోడ అలాగే ఏలూరు విజయవాడ ఏలూరు బెంగళూరు ఏలూరు జిల్లాలో రైలు ప్రయాణం సామాన్యంగా అందుబాటులో ఉంది జిల్లాలోని ప్రధాన నగరాలకు రోజు అనేక రైళ్ళు నడుస్తున్నాయి ఏలూరు జిల్లాలో విమాన ప్రయాణం సామాన్యంగా ప్రజలకు అందుబాటులో లేదు ఏలూరు విమానాశ్రయం నుండి నడుస్తున్న విమానాలు తక్కువగా ఉన్నాయి మరియు టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి ఏలూరు జిల్లాలోని ప్రయాణ సౌకర్యానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి జి రోడ్డు నాణ్యత సమస్య జిల్లాలోనే అనేక రోడ్డు నాణ్యత బాగోలేదు ఈ రోడ్లు వర్షాకాలంలో మునిగిపోతాయి మరియు ప్రయాణం కష్టతరం అవుతుంది